ఇది అయితే మా మాకు ఇక్కడ మా ఏరియా నుండి మన శ్రీకాకుళం నుండి అయితే ఒక బ్యాచ్ ప్రీ రెడీ అయి మేము ఇట్లా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏజ్డ్ అన్నట్టుగా అంటే ఏజ్ అన్నా అనేం లేదు ఎవరు ఎటు వెళ్ళాలి అని అనుకోక టూరిస్ట్ టూర్కి ప్లాను వేసుకున్నాము కొన్ని ఏమో టెంపుల్సు లైక్ తిరుపతి దేవస్థానం శ్రీకాకుళం మన మన శ్రీకాకుళంలో ఇక్కడ దర్శనం చేసుకోని నెక్స్ట్ వచ్చేసి అన్నవరం సత్య అన్న అన్నవరం సత్యనారాయణస్వామి టెంపులు విజయవాడ కనకదుర్గమ్మ టెంపులు ఇవి మేజర్వి ఇంకా దారిలో వస్తుంటే నర్సింహస్వామి టెంపుల్స్ అవి ఇవి వీటిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఓన్లీ ఇవి టెంపుల్ దర్శనాలు అంటే ఓన్లీ టెంపుల్ అంటే టెంపుల్ కాదు మధ్యలో ఏమి అయిన బీచెస్లా అట్లా అట్లా కాసేపు ఒక టెన్ డేసు టూర్ ప్లాన్ చేస్తున్నాము ఇవి చే కొందరు టు టూ త్రీ టూ బస్సేస్ అని స్టార్ట్ చేసినాం మరి టూ కంటే ఎక్కువ కావచ్చు మరి టూ తక్కువ కావచ్చు చెప్పలేము ఇట్లా స్పి స్పిరిట్యువల్ కోసము ఏమో ఈ టెంపుల్సు రిలాక్సేషన్ కోసం బీచెస్ అరకు వ్యాలీ ఇలాంటివి ఉన్నాయి కదా ఇ వీటిని యాడ్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం లైన్గా టెంపుల్స్ అనే కాకుండా ఈ రోజు టెంపులు ఒకరోజు బీచ్వి ఓరోజు అరకు వ్యాలీ ఇంకో రోజు ఇంకో స్పాట్ ఇలా ఒకొక్క రోజు ఒక్కొకటి డిఫర్ చేసుకుంటూ అయితే మనతో పాటు వంటా వంటలు చేసుకోవడం వంటలు చేసే వాళ్ళను తీసుకు వెళదాం అన్నీ సామానంతా తీసుకొని వెళ్దాం మనం టెంపుల్కి వెళ్ళీ వచ్చేవరకి తయారు చేస్తారు మార్నింగ్ ఒక వన్ అవర్ వెయిట్ చేసి ఆయి ఫ్రెష్ అయ్యేంతలో మళ్ళీ టిఫిన్స్ రెడీ చేస్తారు లంచు పై మీద పైకి అక్కడ దేవస్థానమ్స్కి వెళ్తే దేవస్థానమ్ ప్రొవైడ్ చేస్తుంది కదా ఎట్లయినా ఫుడ్ అక్కడ టెంపుల్స్ అప్పుడు ఏముండవని ఇట్లా హోటల్స్కి అని బయట అటు ఇటు ఏదయినా వ్యాలీకి అటు ఇటు వెళ్ళినప్పుడు మనం మనమే జే మనతో పాటు ఉంటారు వాళ్ళు వంట చేసేవాళ్ళు వాళ్ళు ఓన్లీ వంట కోసమే

తినలేరు వాళ్ళు అందుకోసమని యా మేము డేట్ డేట్ అండ్ అమౌంటనేసి ఫిక్స్ చేస్తాము మీరెంత మంది వస్తారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి మీకు తెలిసినవాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించ్చండి ఇట్లా పెట్టుకుంటున్నాము అని ఏదయినా డౌటుంటే వాళ్ళని నాకు కాంటాక్ట్ అవ్వమనండి డీటెయిల్గా చెప్తాను వాళ్ళకి ఓకే